నాకు నెల కిందట జ్వరం వచ్చింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను పరీక్షించి ట్యాబ్లెట్లు రాసిచ్చారు ఇంటికి వచ్చాక ట్యాబ్లెట్లు రెండు రోజులు వాడాను అయినా జ్వరం తగ్గలేదు మళ్ళా రిటర్న్ మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన మళ్ళా టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు సరే అని ఇంటికొచ్చి మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను వాళ్ళు టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు వాళ్ళు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేశారు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్ని చూపించి ఆ తరవాత ఆయన సమస్య ఏమని చెప్పారు దానికి ట్యాబ్లేట్స్ రాసిచ్చి రోగాన్ని తగ్గించారు